నిజంగా ఆలోచింపజేసే ఒక పుస్తకాన్ని నేను చదివాను ఎలాగ అంటే ఆ పుస్తకం చదివిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన మంచిదే చెడు పుస్తకంలో కూడా ఉంటుంది అది కూడా చెడు ఆలోచన వస్తుంది అదే విధంగా మంచి పుస్తకం చదివితే మంచి ఆలోచన వస్తుంది ఆలోచనలు కూడా కొన్ని మంచివి ఉంటాయి చెడు ఉంటాయి మాకోసం ఏ ఆలోచననైనా మంచికోసం మంచిగానే రావాలని కోరుకుంటున్నాను మంచి పుస్తకం చదివితే మంచి ఆలోచన వస్తుంది చెడు పుస్తకం చదివితే చెడు ఆలోచన వస్తుంది ఏదైనా ఒక మంచి పుస్తకం చదివినప్పుడు మనకి ఒక ఆలోచన రావాలి ఆ ఆలోచన పది మందికి చెప్పేటట్టు ఉండాలి చెప్పిన తరువాత వాళ్ళు కూడా ఏమంటారో తరువాత చూసిన తరువాతనే మనం ఆ ఆలోచన చేయాలి ఎందుకంటే అది కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కాబట్టి అందుకోసమనే పది మందికి చెప్పిన తరువాత ఆ ఆలోచన మంచిదే అని వాళ్ళు కూడా అని చెప్పితే ఆ ఆలోచన చేయడానికి ఉంటుంది మనకి హక్కు చెడు పుస్తకం కూడా చదవవచ్చు చెదిపొ చెడు పుస్తకం చదివితే చెడిపోతారని కాదు మంచి పుస్తకం చదివితే మంచోళ్ళు అవుతారని కాదు చెడు పుస్తకంలో కూడా మంచివాళ్ళున్నారు చెడుపుస్తకంలో కూడా మంచివాళ్ళు ఉన్నారు మంచిపుస్తకంలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిపుస్తకం చదవడం మంచిదే చెడు పుస్తకం కడ చదవడం కూడా మంచిదే కానీ చెడు ఆలోచనలతో కాదు మంచి ఆలోచనలు ఏ పుస్తకం చదివినా కానీ మంచి ఆలోచనలే వస్తాయి నాకు మాత్రం చాలా పుస్తకాలు చదివినా నేను మాత్రం కానీ నాకు మాత్రం చాలా మంచి ఆలోచనలు వచ్చాయి అలాగే అందరికీ కూడా వస్తాయి ఒక్కసారి అందరూ మంచి పుస్తకం చదవండి అది కూడా ఆలోచింపజేసే పుస్తకమే చదవండి ఎందుకంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఏదైనా ఒకటి చేయాలి మనం సమాజానికి అనుకుంటే మంచి ఆలోచననే రావాలి అది ఎలాంటిదైనా కానీ మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి మన సొసైటీకి మన సమాజానికి మన స బంధువులకి కుటుంబానికి ఏ ఏ ఎవ్వరికైనా కానీ మంచి చేయాలనీ అనుకున్నపుడు మంచి ఆలోచనలే వస్తుంది పుస్తకం ద్వారానే కాకుండా మనం మనం ఆలోచించే దాంట్లో బట్టి కూడా ఉంటుంది మంచిదా మంచిది చెడు అని కొంత మంది మంచోళ్ళు ఉంటారు కొంత మంది చెడ్దవాళ్ళు ఉంటారు మంచివాళ్ళకి మంచి ఆలోచనే వస్తుంది చెడ్డవాళ్ళకి చెడు చెడు ఆలోచనే వస్తుంది కాబట్టి ఎప్పుడైనా మంచి పుస్తకం చదువుకోండి మా ఎవరికైనా కానీ మంచి పుస్తకమే అ అందించండి ఎవరికైనా మీరు ఎవరికి ఇవ్వాలి అనుకుంటే మంచి పుస్తకం ఇవ్వండి ఆ పుస్తకం చదివిన వాళ్ళకి కూడా ఏదో ఒక ఆలోచన రావాలి మంచిగా మంచి చేయాలని అని అనుకుంటారు వాళ్ళు కూడా ఆ పుస్తకం రాసినవాళ్ళు కూడా మంచివాళ్ళే కాబట్టి ఆ పుస్తకం రాసారు చెడ్డవాళ్ళు కూడా పుస్తకం రాసారు కానీ ఇంత మంచిగా రాయరు పుస్తకాలలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది పుస్తకాలు మంచి పుస్తకాలు ఉంటాయి చెడు పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు ఆలోచనలు చాలా మారుస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచనలు కూడా వస్తాయి అలా అలా అని అందరికీ చెడు ఆలోచనలు రావు మంచి ఆలోచనలు కూడా వస్తాయి అలా అని అందరికీ చెడు ఆలోచనలు రావు మంచి ఆలోచనలు కూడా వస్తాయి మంచి ఆలోచనలు రావు చెడు ఆలోచనలు కూడా వస్తాయి కొంత మంది ఎవరో ఉన్నారు కానీ చాలా మట్టుకు మాత్రం అందరికీ మంచి ఆ మంచి ఆలోచనలే వస్తాయి ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు మంచి అలవాటు వస్తుంది మంచి ఆలోచన వస్తుంది అరె మనం కూడా ఇది చేయాలి కదా అని అనుకుంటారు వాళ్ళు కూడా అందుకోసమని ఎవరికైనా మీరు మంచి పుస్తకం ఇవ్వాలని అనుకుంటున్నాను మీరు కాదు మీ వా వాళ్ళు ఎవర ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి కూడా మంచి పుస్తకం ఇవ్వండి వాళ్ళకి కూడా మంచి ఆలోచనే వస్తుంది ఎవరైనా పుస్తకం రాసేటప్పుడు మంచి ఆలోచనతోనే రాస్తారు చెడు ఆలోచనలతో ఎవరూ రాయరు అలా అని మంచి పుస్తకాలలో చెడు ఆలోచన ఉండదని అనుకోవద్దు అది కూడా ఉంటుంది కానీ చెడు ఆలోచనలు తీసేయ్యండి మంచి ఆలోచనలే పెట్టుకోండి మంచి ఆలోచనలను ఎలా రావాలంటే మంచి మంచి పుస్తకాలు చదివితేనే మంచి ఆలోచనలు వస్తాయి చెడు పుస్తకాలు చదివితే చెడు ఆలోచనలే వస్తాయి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు మంచి పుస్తకాలనే తీసుకువెళ్ళండి ఆ అట్ల ఎట్లా అంటే ట్రైన్ల బస్సులో మీరు ఊళ్ళలోకి వెళుతుంటారు కదా అప్పుడు మంచి పుస్తకాలు తీసుకువెళ్ళండి పది మందికి ఉపయోగపడేలాగా మంచిగా ఆలోచించండి ఎవరయినా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి మంచి పుస్తకాలు తీ చూస్తుంటారు కదా అవి కూడా కొనుక్కోండి కొనుక్కొని చదవండి మీకు కూడా అర్థం అవుతుంది ఈ సమాజంలో ఎలా ఉంది ఏం చే ఏం చేస్తున్నారు అందరూ అని అలా అని అందుకోసమని అందరూ మంచి పుస్తకాలని ఉపయోగించండి చదవండి మీకు మంచి మంచి ఆలోచనలే వస్తాయి చెడు ఆలోచనని దూరం పెట్టండి మంచి ఆలోచనల వల్ల ఒక సమాజం బాగుపడుతుంది చెడు ఆలోచనల వల్ల సమాజం పైకి రాదు మంచి ఆలోచనలు అంటే మరీ అలా అంత మంచివి కూడా కాదు మరి కొంచెం మంచి మంచివి ఉంటాయి కదా అలాంటివి చెడు ఆలోచనలకి చెడు ఆలోచనలు కూడా చెడువి చెడువి కాదు మంచి మంచివి కూడా కొన్ని ఉంటాయి కదా అలాంటివి అందరూ మంచిగా ఆలోచించండి పుస్ మంచి మంచి పుస్తకాలు కొనుక్కోండి మంచి ఆలోచనలే వస్తాయి ఎవరయినా క్లబ్లో ఉంటారు కదా వాళ్ళు బుక్ రీ బుక్ రీడ్ కబ్లో క్లబ్లో చేసినవారు ఉంటారు కదా వాళ్ళని కూడా మంచి మంచి పుస్తకాలు ఉంటాయి అక్కడ కూడా దొరుకుతాయి పుస్తకాలు కానీ ఎవరూ ఈ మధ్యలో క్లబ్కి వెళ్ళట్లేదు చదవడానికి